మా సమూహంలోని వ్యక్తులు కొంచెం మాతృభాష మీద పుస్తకాలు చదవడం కొంచెం తగ్గించారు ఎందుకంటే ఈ టైం అనేది తొందరగా వెళ్ళడం వలన ఈ టైం ఎంతో విలువైనదని సాంకేతికపరమైన అంశాలల్లో ప్రజలు విలీనమై కొంచెం మాతృభాషలో కానీ మాతృ పు పుస్తకాలను కానీ కొంచెం చదవడం తగ్గించారు ముఖ్యంగా సాంకేతిక పరమైన అంశాలలో తొందరగా జరిగే పనుల మీద ఈ ఐటీ పరిశ్రమల గురించి ఈ విదేశాలకు వెళ్ళాలనే ఆలోచనతో చాలా తగ్గించారని అనిపిస్తుంది